హలో హలో మేడం ప్రియా వాళ్ళ మథర్ని గుడ్ మార్నింగ్ మా పాప సరిగ్గా చదువుకోవడం లేదు మార్కులు అన్నీ తక్కువొస్తూ ఉన్నాయి టెన్త్ క్లాస్ టెన్త్ పంపిస్తూ ఉన్నాము మ్యాట్స్ సైన్స్

రెగ్యులర్గా పంపిస్తూ ఉన్నాము మార్కులు తక్కువొస్తున్నాయి ఇంట్లో చదువుకుంటుంది అయినా మార్కులు తక్కువ వస్తూఉన్నాయి క్లాస్ టీచర్స్కి ఇంకా చెప్పలేదు పాపనడిగి మీరు భలే చెప్పిస్తూ ఉన్నారు నాకు మైండ్లో గుర్తుండడం లేదని చెప్తూ ఉంది ఆ పాప

ఇంట్లో మా మాట వినడం లేదు

ఇంకా కొంచెం ఎక్కువ కేర్ తీసుకుని కొంచెం బాగా చదివించండి మేడం వాళ్ళ టీ క్లాస్ టీచర్స్కి కూడా వాళ్ళకి చెప్పండి

సరే సరే ఇంకా కొంచెం ఏమైనా స్పెషల్ క్లాస్ తీసుకుని ఇంకొక గంటసేపు ఎక్కువగానే చదింవించమని చెప్పండి

బాగా చదువుతుంది ఎగ్జామ్స్ రాసే టైంలో కొంచెము టెన్షన్ పడుతుంది కదా మర్చిపోతుంది ఆ టెన్షన్

సరే మేడం సరే మేడం పిల్లలు కిలా మార్కులు తక్కువవస్తున్నాయని మీకొకసారి కాల్ చేసి చెప్దామని చెప్పాను సరే మేడం సరే బై మేడం